హలో డ్రైవర్ గారా అవునండి అప్పుడు కాల్ చేసాం కదా మీరు ఇంకా రావట్లేదేంటి అంటే ఇంకా ఎంత టైమ్ పడుతుంది మీరు రావడానికి అవునా మేము చాలా సేపటి నుండి చూస్తున్నాం అండి దాదాపుగా వన్ అవర్ టూ అవర్ అవుతుంది అంటే మీరు కొంచెం ముందే వస్తాను అని చెప్పిర్రు కదా

అంటే ఇప్పుడు మీరు రావడానికి ఇంకా ఎంత టైమ్ పడుతుంది అబ్బా అంత టైమ్ అవుతుందా

అంటే ఇంకా ఇంకా వాళ్ళని డ్రాప్ చేయలేదా మీరు వాళ్ళని డ్రాప్ చేసి ఇక్కడికి రావడా వాళ్ళని కనీసం ఇప్పడు డ్రాప్ చేసిన అక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఇంకొక వన్ హావర్ టైమ్ పడుతుంది కదండి మీకు అవును చాలా సేపటి నుండి చూస్తున్నాం ఓకే అండి మరి అంటే మేము చాలాసేపటి నుండి చూసి మాకు అలసట అయ్యింది కానీ మీరు ఇంకా వస్తలేరు కదా అవునా ఓకే అండి మరి మేము ఆర్డర్ చేసుకున్నదాన్ని క్యాన్సిల్ చేయండి ఎందుకు అనంటే మేము చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నాం మీరు ఇంకా వస్తలేరు చూస్తు చూస్తు మేము ఇక్కడ అలసిపోతున్నాం మాకు అక్కడికి వెళ్ళిన టైమ్ వేస్ట్ కదా మేము కొంచెం ముందు వెళ్ళి కాస్త ఎంజాయ్ చేయాలి అని అనుకున్నాం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి మీరు ఇంకా రాలేదు ఓకే అండి అవసరం అయితే మేము వెళ్ళే టైములో మళ్ళీ మీకు కాల్ చేస్తాం కానీ ఇప్పుడు మేము వెళ్ళాలి అని అనుకోవట్లేదు క్యాన్సిల్ చేయండి ఎందుకంటే మీరు రావడం లెట్ అయ్యింది ఫస్ట్ రీసన్ మీదే మీరు రావడం లేట్ అయింది కాబట్టి మేము మేము వెళ్ళాలి అనుకునే ప్లేస్కి వెళ్ళలేకపోయాం అంటే మీరు రాను అని చెప్పిన వేరే వాళ్ళని బుక్ చేసే వాళ్ళం మేము మీరు వస్తాను అని చెప్పి అక్కడ వాళ్ళని డ్రాప్ చేయకుండా ఇంత సేపు ఉండి లేట్ చేసిర్రు కదా అందుకోసం ఇక క్యాన్సిల్ చేయాలి అని అనుకున్నాం క్యాన్సిల్ చేయండి మేము వెళ్ళం ఇంకా అవునండి అవును మీరు లేట్ అయ్యింది కాబట్టి మేము తర్వాత వెళ్తాము ఇంకా ఆ ట్రిప్ మళ్ళీ వేరే టైములో వేసుకుంటాం అవసరం అయితే మేము మీకు మళ్ళీ కాల్ చేస్తాం లేండి వేరే వాళ్ళకు ఏమి చేయకుండా ఉండం కానీ ఇప్పుడు మీరు లే మీరు రావడం లేట్ అయ్యింది కాబట్టి యా క్యాన్సిల్ చేయండి ఓకేనా ఓకే క్యాన్సిల్ చేయండి